తెలంగాణలో విద్యా వ్యవస్థ అభివృద్ధి క్రొత్త ఉపాధ్యాయులను నియమించడం ఎందుకు అవసరం తెలంగాణ రాష్ట్రం విద్యా రంగాన్ని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది ముఖ్యంగా కొత్త ఉపాధ్యాయులు నియామకం ద్వారా విద్య విద్యా ప్రమాణాలను పెంచడం విద్యార్థులు మెరుగైన భోజనాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఉపాధ్యాయ నియమకానికి అవసరత ఉపాధ్యాయుల కొరత తగ్గించేందుకు రాష్ట్రంలో అనేక పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత ఉంది క్రొత్త ఉపాధ్యాయుల నియామకం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు విద్యార్థుల భోజన ప్రమాణాలు పెంచేందుకు నూతన ఉపాధ్యాయులు ఆధునిక భోజన విధానాలను అనుసరించి విద్యార్థులు ఉత్తమ విద్యను అందించగలరు డిజిటల్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీ ఆధారిత భోధనను ప్రోత్సహించేందుకు యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యునిసెఫ్ ఇతర విద్యా సంస్థల టెక్నాలజీ ఆధారిత భోజనాలను ప్రోత్సహిస్తున్నాయి గ్రామీణ ప్రాంత విద్యకు గుండె పోటుగా గ్రామీణ ప్రాంతంలో నుంచి ఉపాధ్యాయుల లభ్యత తక్కువ ఉంది ప్రభుత్వ క్రొత్త ఉపాధ్యాయులను నియమించడం ద్వారా గ్రామీణ విద్యను అభివృద్ధి చేయగలదు ఆర్టిక మద్దతు మరియు ప్రణాళికలు సర్కారు క్రొత్త ఉపాధ్యాయ నియామక వనిక ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రభుత్వ ని నిధులతో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలలో అభ అభివృద్ధి రూపాయి వంద కోట్లు వెయ్యి కోట్లు కేటాయింపు ఉపాధ్యాయు శిక్షణ మరియు అభివృద్ధి అధ్యాపక శిక్షణ కార్యక్రమాలు ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు టెక్నాలజీ ఆధారిత భోధనపై ప్రత్యేక శిక్షణ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్ మరియు సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు రెండవది సూ నూతన విధానాలు ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ మిషన్ ప్రారంభం మోడర్న్ టీచింగ్ మెథడ్స్పై వర్క్షాప్లు ఉపాధ్యాయులు కోసం ప్రత్యేక ప్రోత్సహకాలు మొదటిది కో బెస్ట్ టీచర్ అవార్డ్స్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులు గుర్తింపు రెండవది ఆర్థిక పురస్కారాలు మరియు ప్రమోషన్ అవకాశాలు మూడోవది పట్టణం మరియు గ్రామీణ ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రణాళికలు సారాంశం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం క్రొత్త ఉపాధ్యాయులను నియమించడమే సరైన మార్గం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల ద్వారా రాష్ట్ర విద్యార్థులకు ఉత్తమ వైద్యం అందించవచ్చు తెలంగాణలో విద్య ప్రముఖత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమం చేయబట్టింది ముఖ్యంగా క్రొత్త ఉపాధ్యాయ నియామకం విద్యా నాణ్యత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఉపాధ్యాయుల కొరత కారణంగా ఎదురయ్యే సమస్యలు విద్యార్థులపై ప్రభావం సరిపడే ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందడం లేదు తక్కువ ఉపాధ్యాయులతో పెద్ద తరగతులను నిర్వహించడం కష్టం రెండవది పాఠశాలలో పనితీరు ప్రభావం విద్యా సంస్థల ఖాళీలు పోస్టులు భర్తీ ఆలస్యం కావడంతో తరగతుల నిర్వహణ కష్టమవుతుంది ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల ప్రగతి ముందు మందగిస్తుంది ప్రభుత్వం తీసుకొని చేయాలి ఉపాధ్యాయ నియామక పరీక్షలు డిఎస్సి ఆర్థిక నిర్వహణ వేల సంఖ్యలో ఉపాధ్యాయులు నియమకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేేసింది మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయులు ఎంపిక ఉపాధ్యాయ శిక్షణలో మార్పులు డిజిటల్ లర్నింగ్ విధానం తీసుకురావడం ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఉపాధ్యాయులు శ శిక్షణ అందించడం తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభ తీసుకునే చర్యలో క్రొత్త ఉపాధ్యాయ నియామకం ఒక ప్రధాన అడుగు ఉపాధ్యాయులు సంఖ్య ప్ర పెరిగితే విధ్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుంది కాబట్టి ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం విద్యార్థులను సమర్థంగా నియమించడం అత్యంత అవసరం